నేను ఒక వంటకాన్ని అదే పద్ధతిలో అస్సలు చెయ్యను ఎందుకని అంటే తినేవారి రుచులను అభిరుచులను తెలుసుకునే వంటకాన్ని వండుతాను ఎందుకంటే వారి రుచులకు తగ్గట్టు వండితే వాళ్ళు తినడానికి కూడా చక్కగా అనిపిస్తుంది అని అనుకొని వాళ్ళను అడుగుతాను ముందుగా అడిగితే వాళ్ళ రుచులు ఎలా ఉంటాయి అని అడుగుతాను ఉదాహరణకు మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అని అడుగుతాను అలా అడిగిన తర్వాత వాళ్ళకు తగ్గట్టు నేను నా వంటకంలో కారాన్ని ఉప్పుని వేస్తాను వాళ్ళు ఒకవేళ తినకపోతే అది మంచిగా ఉండదు కదా అందుకనే తినేటట్లు వాళ్ళకు అనుకూలంగా చేస్తాను ఇలా చేసిన తర్వాత నేను వంటకాన్న వంటకాన్ని వండుతాను ఇంకా కొన్నిసార్లు కొంతమంది ఏం చెప్పరు మీరు ఎలా తింటారు అని అడిగినప్పుడు మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని అంటారు కదా అలాంటప్పుడు నేను ఎలాంటి మార్పులను చెయ్యను నాకు నాకు నచ్చినట్లు నేను వండుతాను అలా వంటను వండినప్పుడు నేను నాకు నచ్చినట్లు అని కాకుండా నేను ఒక వంటకాన్ని ఎంత కారం ఉప్పు వాడుతారో అంతే కారాన్ని ఉప్పును ఆ వంటలో వేస్తాను అలా వేసిన వంటకాన్ని అందరికీ పెడతాను మా ఇంట్లో కూడా మా నాన్నగారు చాలా ఉప్పు తక్కువ కారం తక్కువ తింటారు అలాంటప్పుడు మా నాన్నగారి కోసం మళ్ళీ నేను వండుతాను అలా వండినప్పుడు మాకు మా రుచులకు తగ్గట్టు నేను మాకు అలాగా వండుతాను అలా వండినప్పుడు మా నాన్న గారికి వేరేది వండి మాకు వేరేది వండుతాను అలా వండిన తర్వాత నేను మా రుచులకు విలువను ఇచ్చి నేను అలా వండుతున్నాను అని మా నాన్నకు అర్థమైంది ఇలాంటి వంటకాలను నేను వండుతాను ఇంకా చెప్పాలి అననుకుంటే నేను బయటికి మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళను అడుగుతాను మీ రుచులు ఏంటి మీరు ఎలా తింటారు మీరు ఎలాగైనా తింటారా లేదా మీకు ఎలాంటి రుచి కావాలి అని అడుగుతాను అలా అడిగిన తర్వాతే వాళ్ళకు తగినట్లు నేను వండుతాను ఇంకా చెప్పాలి అనంటే కొందరు కొన్ని కూరగాయలు తినరు కొందరు కొన్ని కూరగాయలు తింటారు ఇంకా చెప్పాలి అంటే మాంసం తింటారు కొందరు ఇంకా కొంతమంది మాంసం తినరు అట్లా అడుగుతాను మీరు ఏం తింటారు మీరు ఇవి తింటారా లేదా మీవి ఓ నేనిది వండుతున్నాను ఇది వండుతున్నాను కాబట్టి మీరు తింటారా తినరా మీరు ఒకవేళ ఇది తినకపోతే ఇంక ఏది తింటారు ఒకవేళ అది తింటే అందులో ఏమేమి వేయవచ్చు ఒకవేళ ఇది వేస్తే మీరు తింటారా లేదా అని అడిగి వండుతాను ఇలా వండిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా కారం ఉప్పును వేస్తాను మళ్ళీ రుచికి సరిపడా ఇంకా వేరే వస్తువులను కూడా వేశాను ఇంకా కొంతమంది అసలు కూరగాయలే తినని వారు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏం తింటారు అనడిగి వాళ్ళకు తగ్గట్టు వంటకాలను చేస్తాను వాళ్ళకు తగట్టు వంటకాలను చేసిన తర్వాత వాళ్ళు చాలా చక్కగా తింటారు అలా తినడమే నాకు కావాలి ఒకరు వంట చేసేటప్పుడు వంట ఎందుకు చేశారు అననంటే అవతల వాళ్ళు తినేటట్లు ఉండాలి అని అనుకొని చెయ్యాలి ఇలా నేను అనుకొని నేను కూడా ఇలా అనుకొనే చేస్తాను మా ఇంట్లోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ విధానంగా నేను మార్పులను చేస్తాను ఇలా మార్పులు చేసిన తర్వాతే నాకు నేను కూడా వంట చెయ్యి చేసిన తర్వాత వేరే వాళ్ళు తి తృప్తిగా తింటే నాకు కూడా వంట చేసినందుకు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇలా మంచిగా అనిపిస్తే నేను ఇంకా ఎన్నో రకాల వంటలు చెయ్యొచ్చు అనే విశ్వాసం నాలో కూడా కలుగుతుంది ఇంకా నాకు వంట చేసేటప్పుడు వేరేలా వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటాను అందుకనే వాళ్ళకు తగ్గట్టు నేను వంటను చేస్తాను ఇలాంటి మార్పులను నేను చేస్తాను మార్పులు అన్నాక కావాలని చెయ్యను వాళ్ళు ఏది అనుకుంటే అది చేస్తాను వాళ్ళ అభిప్రాయాలు రుచులను అనుకూల అనుకూలంగా తీసుకొని నేను మార్పులను చేస్తాను ఇలా చేసిన తర్వాత వాళ్ళకు నచ్చుతుంది వాళ్ళకు నచ్చుతుంది నేను ఇలా వాళ్ళకు నచ్చినట్లు చేస్తున్నాను కాబట్టి నాకు కూడా వంటకాలు చేయడం నాకు కూడా నచ్చుతుంది అని చెప్పి నేను కూడా మార్పులను చేస్తాను కొన్నిసార్లు ఎవరూ లేకపోతే నాకు ఒక్కసారి నేను ఒక్కదాన్నే తినాలి అని అనుకుంటే నాకు తగ్గట్టు నేను మార్పులను ఏమీ చెయ్యను నాకు ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను అలానే వంటను చేస్తాను ఇలా చేసినప్పుడల్లా నాకు వంట చేయాలనే తపన ఎక్కువ పెరుగుతుంది ఇలా పెరిగినప్పుడల్లా నాకు నేను అనుకుంటాను నేను వంటలో వంటల్లో వంటకాలను చాలా చక్కగా వండుతున్నాను కదా నేను ఇంకా ఇంకా వండాలి ఇంకా కొత్త కొత్త రకాలు వండాలి అని ఎప్పుడూ అనుకుంటాను